నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వద్ద చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి మా దగ్గర కుక్క పిల్లి ఆవు ఇలాంటివి చాలా జంతువులే ఉన్నాయి ఆవులంటే ఇంకా మనకు అవి పాలను ఇస్తాయి అన్నీ విధాలుగా అవి ఉపయోగపడతాయి ఇంకా పాలు పోయడం వల్ల డబ్బులు ఇలాంటి ప్రయోజనాలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి ఇంకా కుక్క అనేది అన్నం కొంచెం పెడితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విశ్వాసంగా చూసుకుంటుంది మనిషిలో కంటే కుక్కలో చాలా విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఒక రోజు కొంచెం అన్నం పెడితే చాలు అది మనకు ఎవరైనా హాని కలిగించేవారు అలాంటి వాళ్ళు వస్తే అది మన దగ్గరకు కూడా రానివ్వకుండా మొరుగుతుంది లేకపోతే కొరకడానికి ప్రయత్నిస్తుంది అలాంటి పెంపుడు జంతువులంటే మాకు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అలాంటి పెంపుడు జంతువులు అందరి ఇంట్లలో పెంచుకోవడం వల్ల మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు అనేది జరగదు పెంపుడు జంతువులు వల్ల మనకి లాభాలు తప్ప ఎలాంటి నష్టాలు ఉండవు పెంపుడు జంతువులు మనపై ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి ఈ ఇంకా పిల్లులు అలాంటి అలాంటివి అయితే మన ఇంట్లో ఎలుకలు అలాంటివి ఉంటే అవి మన బట్టలు కొరకడం ఇలాంటివి చేస్తున్నప్పుడు పిల్లులు అనేవి ఎలుకలను చంపి తినడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ అప్పుడు ఎల్ ఎలుకలు అలాంటివి మన ఇంట్లోని ఇంట్లోకి రానీకుండా చేస్తూ ఉంటాయి కావున పిల్ కావున పెంపుడు జంతువులు పెంచుకోవడం వలన లాభాలు తప్ప నష్టాలు లేవు కావున పెంపుడు జంతువులంటే ఇష్టం మా ఇంట్లో పెంపుడు జంతువులు అనేవి ఉన్నాయి